హలో మామ్ హలో మామ్ హలో మామ్ గుడ్ మార్నింగ్ మామ్ గుడ్ మార్నింగ్ మామ్ మామ్ నేను బీకామ్ కంప్యూటర్స్ మధుని ఆ మామ్ ఏంటంటే మా డాడీకి చెన్నైకి ట్రాన్స్ఫర్ అయ్యింది మామ్ సో నాకు సర్టిఫికేట్స్ కావాలి మామ్ నావి ఆ దాని ఫార్మాలిటీస్ మీరు ఏమైనా చెప్తారా అంటే ఏమైనా ఫిల్ చేసి మేము మనీ ఏమైనా పే చెయ్యాలా మామ్ ఆయనకి ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ జాబ్ ప్రమోషన్ వచ్చింది మామ్ అది చెన్నైకి ప్రమోషన్ వచ్చింది సో మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము డాడి అక్కడుంట్నారు కదా అని మేమూ అక్కడికి వెళ్ళిపోతున్నాము

హా ఎస్ సర్ సరే మామ్ మేడమ్ ఇంకా ఏంటంటే ఫా సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి మామ్ అసలు ఏమేమి కావాలి ఏమేం తీసుకు వచ్చి సబ్మిట్ చెయ్యాలి ఆ ఓకే మామ్ మమ్మీది డాడిది ఆ మమ్మీది డాడిది నాది ఇంకా అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంతే కదా మామ్ ఆ ఓకే మామ్ ఇంకా ఏం ఫార్మా ఇంకా ఏమైనా కావాలా మామ్ అంటే నాకు ఏమైనా ఫీజ్ కట్టించుకుంటారేమో అని డౌట్ మామ్ అందుకే అలా అడుగుతున్నాను ఆ ఓకే మామ్ ఓకే మామ్ ఓకే మామ్ మామ్ అలాగే నాకు ఇంకో డౌట్ ఉంది మామ్ ఆ ఏంటంటే మామ్ ఇప్పుడు సప్పోజు అక్కడికి ట్రాన్స్ఫర్ అవడం వల్ల నేను ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ రాసాను కదా మామ్ సెకండ్ సెమ్ ఇంకా అవలేదు కదా సో ఏంటంటే ఫస్ట్ సెమ్ ఇక్కడ రాసి సెకండ్ సెమ్ అక్కడ రాయడం ఏమైనా ప్రాబ్లెమ్ అయిపోతుందా నేను ఫస్ట్ నుంచి చదవాల్సి వస్తుందా లేకపోతే సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ రాసేయి వచ్చా సర్ మామ్ ఆ ఓకే మామ్ ఓకే మామ్

సరే మామ్ సరే మామ్ థ్యాంక్ యూ మామ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ థాంక్ యూ మామ్